హలో హలో కస్టమర్ కేర్ అండి అయితే మేము ఈరోజు పొద్దున్న ఒక ప్రాడక్ట్ ఆర్డర్ పెట్టాం అండి ఈరోజు ప్రొద్దున్న వచ్చింది అది డెలివరీ మొన్నపెడితే అయితే అది డిఫెక్ట్ వచ్చింది అండి ముందే ఓపెన్ అయ్యి ఉన్నది వచ్చింది ఓపెన్ చేసి చూస్తే అది కొత్తగా లేదండి వాడినట్టుగా ఉంది ప్రాడక్ట్ లేదండి మేము అయితే అది ఓపెన్ చేయగానే అది అది ప్యాకేజ్ సరిగ్గా లేదు ఇంకా వాడినటట్టు ఉండే ప్రాడక్ట్ ఇప్పుడు మాకు అర్జెంటుగా కావాలి అది ఇప్పుడు ఇప్పుడు మేము మీ పైన కంప్ల కంప్లైంట్ రైజ్ చేద్దాం అనుకుంటున్నాం అండి మీరు ప్రతిసారి ఇలాగే చేస్తారు నేను ఇంతకు ముందు కూడా ఇలాగే చేస్తే సేమ్ ఇలాగే చెప్పారు డిపార్ట్మెంట్కి కాల్ చేస్తే వాళ్ళు రిటర్న్ చేశారు కానీ మళ్ళీ మళ్ళీ ఇలాగే జరుగుతుంది ఏంటి మాకు మీ పైన నమ్మకం పోతుంది అండి ఓకే అండి మా దగ్గర ఆ ప్రాడక్ట్ మేము ఓపెన్ చేసేది వీడియో కూడా ఉందండి కావాలి అంటే షేర్ చేస్తాము మీరు ఎలాగైనా మాకు సొల్యూషన్ చెప్పాలి అండి అలాగే అండి మాకు వాళ్ళ నెంబర్ కొంచెం షేర్ చేస్తారా ఇంతకు ముందుసారి మేము డిపార్ట్మెంట్కి కాల్ చేసి అడిగితే మేము అయితే కరెక్ట్ చేసాం అండి ఆ డెలివరీ అబ్బాయి ఏదో చేసి ఉంటాడు అని చెప్పారు ఇప్పుడు మాకు మీ పైన ఎలా అండి నమ్మకం అలాగే అండి ఇప్పుడు అయితే మేము కాల్ చేస్తాము మాకు సొల్యూషన్ అయితే దొరుకుతుంది అని అనుకుంటున్నాము దొరకకపోతే మళ్ళీ మీకే కాల్ చేస్తాం ఓకే అండి సరే